గుడ్ మార్నింగ్ మ్యాడమ్ అదే మ్యాడమ్ మేము ఇక్కడ స్టే చేయడానికి వచ్చినాము మీ హోటల్ లో ఒక ఫైవ్ డేస్ మేము ఇక్కడే స్టే చేయాలనుకుంటున్నాము మాకు కొంచెం మీ హోటల్ గురించి ఏమైనా చెప్తారా ఇది ఫైవ్ స్టార్ హోటల్ ఏనా మేమిక్కడ మాకు కొంచెం వర్క్ ఉంది మేము బయట ఉండనీకి వీలు లేదు ఇక్కడ తెలిసినవాళ్లేవరు లేరు మేమిందులో స్టే చేయడానికొచ్చినాం మాకిక్కడ కొంచెం మీ హోటల్ గురించి డీటెయిల్స్ చెప్తే మేము ఉందామని అనుకుంటున్నాం ఒకసారి మీ ఇక్కడ మాకేమేమి ఫెసిలిటీస్ ఉంటాయో చెప్తారా ఓకే ఓకే మ్యాడమ్ ఓకే ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ ఏమి ఉంటాయి మ్యాడమ్ ఫుడ్ ఐటమ్స్ ఓకే ఇండియన్ ఫుడ్ ఉంటుంది సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటాయి వెస్టర్న్ ఫుడ్ అన్నీ ఉంటాయి కదా ఓకే అన్ని ఎలవెన్సెస్ ఉంటాయి కదా మాకు మంచిగా కొంచెం మాకు మాతోపాటు ఇప్పుడు నెక్స్ట్ నేనిప్పుడొచ్చి తీసుకున్నాం నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా వస్తారు అందుకోసమే కొంచెం వాళ్ళు క్లాస్ గా ఉంటేనే ఉంటారు అందుకోసమనే అడుగుతున్నాను ఆ ఓకే థ్యాంక్ యూ ఆ తప్పకుండా ఇస్తాం